మన దేశ సంస్కృతి ప్రత్యేకంగా మన తెలుగు ప్రజల జీవనశైలిలో కళలు మరియు చేతి పనులు అనేది ఒక అంతర్భాగంగా ఉంటాయి ప్రాచీనకాల నుండి మన తమ భాషా ఉద్వేగాలను జీవన రీతిని ఆచార వ్యవహారాలను వివిధ కళారూపాల ద్వారా వ్య వ్యక్తీకరించారు ముఖ్యంగా జానపల జానపద కళలు అంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ప్రజలతో ముడిపడి ఉన్న కళలు మన సంస్కృతిని ప్రతిబింబించే అర్థాలుగా నిలుస్తాయి వీటిలో హస్త కళలు గీత కళలు బొమ్మల రూపకల్పనలు గాయనాలు నాటకాలు ముఖ్యమైనవి అయితే ప్రధునీకరణ ఆధునీకరణ పట్టణీకరణ గ్లోబలైజేషన్ అనే బయటి ప్రభ ప్రభావాల వల ఈ కళారూపాల స్థితి తీవ్రంగా మారిపోతుంది ప్రాచీనకాలన ప్రజల ప్రతిరోజు వినోదము ఆరాధన ఉత్సవాలు ఈ కళ్లకు ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ నేటి టెక్నాలజీ ఆధారిత వినోద పెరగడంతో మనం ఆ స్వదేశ కళ పట్ల ఆసక్తి కోల్పోతున్నాం ఈ పరిస్థితిలో జానపదాల్లో ఆర్థికంగా సాంస్కృతింగా వెనుకబడిపోతున్నాయి చేతి పనుల రంగాన్ని చూసినట్లయితే ఈ ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నముకగా ఉండేవి ప్రతి ఇంట్లో ఒక చేనేత కార్మికుడు లేదా చేతి పనులను వాళ్ల నిపుణుడు ఉండేవాడు కానీ ఇప్పుడు మెకానిలైజేషన్ చైనా మరియు ఇతర దేశాల ఉత్పత్తుల ప్రదేశముల వల్ల మనసు కార్మికుల కృషికి సరైన గౌరవం లేకుండా పోతుంది హస్తకళ దగ్గర ధర తగ్గిపోవడం హస్తకళ ధర తగ్గిపోవడం మధ్యవర్తుల వల్ల లాభం కార్మికులకు రా కార్మికులకు రాక రావడం లేదన్నా సమస్య ఉన్నాయి ఈ బయట ప్రభావాల వల్ల యువత కూడా ఈ ఈ రంగాలపై ఆసక్తిని కోల్పోతున్నారు స్థిరమైన ఆదాయం లేకపోవడం ప్రభుత్వ సహకారం తక్కువగా ఉండడం వంటి అంశాలు కళారంగానికి మరింత ప్రమాదంలో నిట్టి వేస్తాయి పైగా ప్లాస్టిక్ వస్తువులు మిషన్ ఉత్పత్తులు ప్ర వేగం మరియు ఖర్చు తక్కువగా ఉండటంతో పాడిన ఫన్లకు డిమాండ్ తగ్గిపోతుంది అయినా కూడా ఆశాజనకమైన కోణం ఏమిటంటే కొంతమంది కళాకారులు తమ కళను నమ్మిన నమ్మిీ ముందుకు సాగుతున్నారు కానీ ఎన్నో ఎన్జిఓలు ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక హస్తకళ్ళ మెలుకువలపై అవగాహన నిర్వహించే కార్యక్రమం చేపడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు ప్రభుత్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు షాబ్లు ఇచ్చి హస్త కళ్ళలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి డిజి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కొంతమంది కళాకారులు తమ ఉత్పత్తులను ప్రభపంచడానికి చేరవేస్తున్నారు ఈ పరిస్థితులో మన కర్తమ్యం ఈ కళలని కాపాడడం పాత కళారూపాలని ప్రోత్సహించేందుకు మనం వాటిని కొనడం ప్రదర్శనలు చూడడం కళాకారును ఆదరించడం ద్వారా సహకరించవచ్చు విద్యాసంస్థలో ఈ కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు యువతలో కళల పట్ల గౌరవాన్ని సంపాదించడం పెంపొందించడం చాలా అవసరం మొత్తానికి చెప్పాలంటే బయట ప్రభావాలు మన జానపద కళల మరియు చేతి పనుల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న స అవగాహన ప్రోత్సాహం ప్రస్తుత టెక్నాలజీని వినియోగించుకుంటూ ఈ కళలను తిరిగి నిలబెట్టవచ్చు మనం మన సంస్కృతిని పరిరక్షించుకుంటే భవిష్యత్ తరాలు ఒక ఒక విలువైన వారసత్వాన్ని అందగించగలరు ఇది ఇరవై నిమిషాల ప్రసంగానికి సరిపోయేలా తయారు చేసిన అంశాల సమూహము